నాకు బొటిక్ వర్క్ అంటే చాలా ఇష్టం ఈ యొక్క వర్క్ని నేను ఆన్లైన్ ద్వారా నేర్చుకున్నాను నాకు సంబంధించిన ప్రతి ఒక్క క్లాత్ని నేను నేనే డిజైన్ చేసుకుంటాను ప్లేయిన్ క్లాత్ తీసుకొని నాకు నచ్చిన డిజైన్ని అందులో గీసి రకరకాలుగా క కుందన్స్ను అదేవిధంగా బీడ్స్ను అంటించి నా యొక్క క్లాత్స్ని నేనే డిజైన్ చేసుకుంటాను